అవును నేను సాంకేతికత దాని వాడుక గురించి నేర్చుకోవడం అందరికీ చదవడానికి ఒక ప్రాథమిక సబ్జెక్ట్గా ఉండాలని నమ్ముతున్నాను సాంకేతికత మన జీవితంలో అన్నీ అంశాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మనం ఉద్యోగాలు చేయడానికి కమ్యూనికేట్ చేయడానికి వినోదం పొందడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి సాంకేతికతను ఉపయోగిస్తాము సాంకేతికత గురించి తెలుసుకోవడం మనకు చాలా అవసరం మనం సాంకేతికతను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది మనం సాంకేతికతను మరింత సమర్థవంతముగా మరియు ఉత్పాదకంగా ఉపయోగించడానికి సాంకేతికత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం సాంకేతికత యొక్క ప్రభావాలను అర్థం చేసుకోడానికి సహాయపడుతుంది సాంకేతికత మన జీవితములో మరియు సమాజంలో ఎలా ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవడానికి సాంకేతికత గురించి తెలుసుకోవడం ఇంకా ముఖ్యం అలాగే సాంకేతికత యొక్క సానుకూల మరియు ప్రతికూల అంశాల గురించి తెలుసుకోవడం ద్వారా మనం మన జీవితాలలో సాంకేతికతను మరింత బాధ్యతాయుతముగా ఉపయోగించగలము సాంకేతిక గురించి నేర్చుకోడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి పాఠశాలల్లో కళాశాలల్లో మరియు ఆన్లైన్లో సాంకేతికత గురించి కోర్సులు అందుబాటులో చాలా ఉన్నాయి మనం సాంకేతికత గురించి పుస్తకాలు మరియు ఆర్టికల్ను చదవడం ద్వారా నేర్చుకోవచ్చు సాంకేతికత గురించి నేర్చుకోవడం అనేది మన జీవితాలను మెరుగుపరచడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం